శ్రీకాకుళం జిల్లాలో కాలక్రమేణా అంటే ఇక్కడ నివసించే టటువంటి ప్రజలు కాలానికి అనుగుణంగా కాకుండా వారు ఉండే స్థితిగతుల మీద ఆధారపడి జీవించడం అనేది జరుగుతూ ఉంది ఎందుకనగా అంటే ఇక్కడ ప్రదానంగా ఆర్థిక మౌలిక సదుపాయాలు ఆర్థికంగా కూడా శ్రీకాకుళం జిల్లా అనే అటువంటిది చాలా బలపడి ఉందని మనం చెప్పుకోవచ్చు ఇక్కడ మౌలిక సదుపాయాలు ఇక్కడ దొరికే అటువంటి మౌలిక సదుపాయాల్లో శ్రీకాకుళం జిల్లా అనేది ముందంజులో ఉంది ఎందుకనగా అంటే ఇక్కడ శ్రీకాకులం జిల్లా అనేది పాడిపంట సిరిసంపదలు పాడిపంటలకు నిదర్శనంగా చెప్పుకునేటటువంటి జిల్లాగా ఆంధ్రప్రదేశ్లో గుర్తింపు పొందినటువంటి జిల్లాగా ఇప్పుడు ముందుకు సాగుతుంది ఎందువలన అంటే ఇక్కడ వస్తున్న అటువంటి పెట్టుబడుల వలన కానివ్వండి ఇక్కడ ఉండే అటువంటి మనుషుల మధ్య ఐక్యత కానివ్వండి వీటి వలన వారి యొక్క ఆర్థిక మరియు మౌలిక సదుపాయాలు అనేవి శ్రీకాకుళం జిల్లాలో పుష్కలంగా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు అయితే వీటి మధ్య ఎలాంటి అవరోధాలు ఆటంకాలు అనే అటువంటిది ఎదురవ్వకుండా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే కొన్ని కంపెనీలు ఇక్కడికి వచ్చి ఈ శ్రీకాకుళం జిల్లాలో మనుషుల మధ్య వచ్చినట్టు మార్పులు ఓ అనేటటువంటివి దోహదపడుతు ఉన్నాయి ఇక్కడ నివసించేటటువంటి వారి జీవితాలపై ఆ కంపెనీలు ఎంతో ప్రభావిత ప్రభావాన్ని చూపిస్తున్నాయి ఎందుకనగా అంటే ఆ వాళ్ళు ఈ ప్రజలకు ఇచ్చేటటువంటి జీతాల వలన వారు తీస్ ఉండేటువంటి విధానాల వలన వీరిలో ఉన్నటువంటి ఆ అంటే వీరు కలిసికట్టుగా ఉండేటటువంటి టైంని కూడా ఆ కంపెనీలు తీసుకోవడం వలన వారి మధ్య దూరాభావం అనేది నిరంతరం పెరిగిపోతూ ఉంది అందువలన ఇక్కడ ఉండేటటువంటి ఆర్థిక అభివృద్ధి కూడా ముందు పదంలో ఉంది కానీ మనుషుల మధ్య దూరాన్ని అనేది పెరిగిపోతూ ఉంది మౌలిక సదుపాయాలు కూడా ఇక్కడ పుష్కలంగా లభిస్తూ ఉన్నాయి సామాజిక మార్పు అంటే ఇక్కడ సమాజంలో అలా మనుషుల మధ్య వ్యత్యాసం దూరాలు అనేటటువంటివి ఇక్కడ మార్పు వస్తూ ఉంది మరియు అక్కడ కొన్ని కొన్ని అంటే పారిశ్రామిక పార్కులు మరియు ప్రత్యేక ఆర్థిక మండలాలు పారిశ్రామికీకరణ నివాసితులపై సానుకూలత ప్రభావం అనేటువంటివి వచ్చేటటువంటి పారిశ్రామిక అంటే పరిశ్రమల మీద ఆధారపడి ఉండటం మనం గమనించుకోవచ్చు